బోడో బంగాలి వంటి ప్రాంతంలో తెలుగు కొంతమందే మాట్లాడుతారు అదే మన ప్రాంతంలో అయితే అందరూ తెలుగే మాట్లాడతారు ఆంధ్రలో కూడా తెలుగు మాట్లాడుతారు అది వేరే ఉంటుంది ఈ తెలంగాణలో మాట్లాడే తెలుగు కూడా వేరే ఉంటుంది రెండు ఒకే అర్ధాన్ని ఇచ్చేవి అయినప్పటికీ చాలా తేడా ఉంటుంది ఈ భాష

అలాంటివి వోర్డ్స్ వాటర్ తాగావా ఇలాంటి వోర్ద్సు ఒకటే మీనింగ్ అంటే బంగాలికి తెలుగుకి సేమ్ సంబంధం ఉంటుంది కానీ దాని ప్రొనౌన్సేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని అర్థం మాత్రం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఉంటుంది